అవును నేను గత ఒక్క సంవత్సరంలో ఒక సంఘటన ఎదురుకున్నాను అది ఏమిటంటే కోవిడ్ కోవిడ్ అంటే మన అందరికీ తెలుసు కరోనా అని అది ఒక పెద్ద రోగం అని కూడా తెలుసు ఎందుకంటే అందులో చాలామంది చనిపోయారు మరణించారు నా కళ్ళారా చూసాను నేను కూడా వాళ్ళు మరణిం మరణించడం వాళ్ళు చాలామంది మరణించడం నేను చ్ నా కళ్ళారా చూసాను ఎందుకంటే అది మన అది వచ్చినప్పుడు అందరూ చాలా భయపడ్డారు నేను కూడా అందులో ఒక కారణం ఎందుకంటే దాన్ని చూస్తేనే చాలా భయం వేస్తుంది అప్పుడు అది వచ్చినప్పుడు ఎవరికీ ఎవరు తోడు ఉండరు ఎవరికీ ఎవరు ఉండరు తల్లికి పిల్లలేదు పిల్లకి తల్లి లేదు ఎందుకంటే కోవిడ్ నైన్టీ కరోనా అంటేనే అలా ఉండేది అప్పట్లో అది అందరికీ ఒక సమస్య లాగా మారింది చాలామంది బయటకు రావడానికి కూడా భయపడేవారు ఎందుకంటే ఒకరిని చూసి ఒకరికి వస్తుంది అని చాలామంది ఇంట్లోనే ఉన్నారు ఇంట్లోనే ఉండి పని చేసుకున్నారు డబ్బులు కూడా సంపాదించుకున్నారు అట్లా అని కోవిడ్ నైన్ అందరికీ చంపేస్తుందని చాలామంది భయపడ్డారు కాబట్టి చాలామంది డాక్టర్లు హాస్పిటల్లో కూడా చాలామంది మరణించే డాక్టర్లు కూడా చాలా భయం వేసేది ఎక్కడ మనకు వస్తుంది కోవిడ్ నైన్టీన్ కరోనా అని చాలామంది డాక్టర్లు కూడా భయపడ్డారు అది కూడా పెద్ద డాక్టర్లు కూడా పెద్ద సమస్యలాగా మారింది చాలామంది ఉన్నారు కానీ ఎవరూ చూ చూసుకోలేదు అందులో ఆ డాక్టర్లు చాలా మంచోళ్ళు డాక్టర్లు లేకపోతే మనం కూడా లేము అందరికీ ప్రసాదు తీసేలా చాలా ప్రాణాలు తీసేలా చాలామందికి ప్రాణాలు తీసింది ఆ కోవిడ్ నైన్టీన్ కరోనా అలానే మరణించారు చాలామంది అందులోనే మరణించారు కాబట్టి అందరికీ ఇప్పుడు అన్ని చాలా కోవిడ్ నైన్టీన్ చాలా భయంగా ఉండేది అందుకోసమని కోవిడ్ నైన్టీన్ అంటే అందరికీ చాలా భయం ఉండేది కానీ ఇప్పుడు ఆ భయం లేదు ఎందుకంటే చాలామంది డాక్టర్లు కలిసి ఒక్క వ్యాక్సిన్ అంటే ఒక సూది లాగా అందులో ఒక లిక్విడ్ ఉంటుంది ఆ లిక్విడ్ ద్వారా మనకి మంచిగా చేయాలని అందరూ అనుకుంటున్నారు అందరూ కలిసి దాన్ని కోసమే భయపడ్డారు కోవిడ్ నైన్టీన్ కోసమే భయపడ్డారు కానీ ఇప్పుడు ఆ భయం లేదు ఎందుకంటే మనకి వ్యాక్సిన్ వచ్చింది వ్యాక్సిన్ వచ్చిన తర్వాత చాలామంది సంతోషించారు అప్పుడైనా అప్ప అప్పుడైనా ఎవరికీ మరవడం లేదు ఒక ఒకరికి మంచి మంచిదని కోసం ఇంట్లో అందరికీ వస్తుంది ఇంట్లో ఒక్కరికి వచ్చిన కానీ చాలామందికి వస్తుంది ఎందుకంటే ఒకటే ఇంట్లో ఉంటారు కాబట్టి అందరికీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండేవాళ్ళు తర్వాత వ్యాక్సిన్ వచ్చింది కదా అందుకు అందుకోసమే ఈ సంఘటన అందరికీ కొంచెం మంచిగా అనిపించింది ఎందుకంటే చాలామంది కోవిడ్ కోవిడ్ నైన్టీన్ వల్ల చనిపోయారు వ్యాక్సిన్ వచ్చిన తర్వాత చాలామందికి హ్యాపీగా సంతోషంగా అనిపించింది ఎందుకంటే మనం చనిపోము కదా అని అనుకున్నారు కానీ చంపే వాళ్ళు చాలామంది చనిపోయారు వచ్చినప్పుడు ఎందుకంటే అప్పుడు భారీ వర్షాలు చాలామంది కోవిడ్ నైన్టీనే కాకుండా చాలా మంది చాలా నష్టాలు పోయారు ఎలాంటివంటే ఊర్లలో రైతులు కూడా భారీ వర్షాల వల్ల ఆ పొలాలు అన్నీ కోల్పోయారు అందులో ఆ సర్కారు కొంచెం డబ్బులు కూడా సహాయం చేసింది వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు వాళ్ళు దాని మీద ఒకటే ఆధారపడి ఉంటారు కాబట్టి చాలా మంది రైతు దాని మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి సర్కారు వాళ్ళకు కొంచెం డబ్బు సహాయం చేసింది అదే కష్టం కాకుండా చాలా కష్టాలు కూడా ఎదురుకున్నాను నేను ఎందుకంటే కోవిడ్ రైతులు కోవిడ్ అని కోవిడ్ చాలా భయంగా ఉండేది ఎప్పుడు ఎక్కడ చనిపోతామో తెలియదు అందుకోసమని

కాదనట్లేదు చెడు కూడా ఉండొచ్చు కొంచెం కొంతమంది శరీరం తట్టుకుంటుంది తట్టుకున్న వాళ్ళకి మంచిది తట్టుకోని వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి వాళ్ళు కొంచెం అలా హాస్పిటల్కి చూపించుకోవాల్సి వస్తుంది ఎందుకంటే కోవిడ్ నైన్టీన్ చాలా డేంజర్ కాబట్టి అలా అంటున్నాను అందరికీ చాలా భయం ఉండేది కానీ ఇప్పుడు ఆ భయం లేదు ఎందుకంటే వ్యాక్సిన్ వచ్చింది మెడిసిన్స్ వచ్చినయి గోలీలు వచ్చినయి చాలా వచ్చినయి కాబట్టి ఆ రకాలుగా వచ్చినాయి కాబట్టి ఇప్పుడు కొంచెం భయం లేదు మనకి కోవిడ్ నైన్టీన్ మీద ఇంతకుముందు చాలా భయం ఉండేది కోవిడ్ నైన్టీన్ అందరినీ చంపేస్తుంది అని అలాగే చాలా సంఘటనలు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది రైతులు ఇంకా చాలా మంది ఉన్నారు కదా వాళ్ళు వాళ్ళ పొలాలు కొంచెం మంచిగా లేక వాళ్ళు చనిపోవడం పురుగుల మందు తాగి చనిపోవడం అలా కూడా జరిగింది రైతులకి అలా నష్టాలు జరిగింది రైతులకి కూడా అందుకోసం